నేను ఒక దుకాణంలో దోస పెనము కొన్నాను అది చాలా బాగుంది అది నాన్ స్టిక్ది అయితే దాని మీద నూనె వేసే అవసరం లేదు అది చాలా బాగా వస్తున్నాయి దాని మీద దోసలు చాలా బాగుంది అది బాగా నచ్చింది నాకు దుకాణం కూడా చాలా చిన్నది అయినా అది బాగుంది దాని ఖరీదు చాలా తక్కువ అయినప్పటికీ అది చాలా ఉపయోగకరమైనది అందరూ అలాంటి దోస పెనము ఒకటి కొనుక్కుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను నేను అయితే దాని మీద దోసలు వేసి మా పిల్లలకి మా ఆయనగారికి మా అత్తగారు వాళ్ళకి అందరికీ ఇస్తున్నాను దాని మీద దోసలు చాలా మెత్తగా వస్తున్నాయి చాలా కరకరలాడుతూ కూడా ఉంటున్నాయి వాళ్ళకి బాగా నచ్చుతున్నాయి అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు మా ఇంటికి ఎవరైనా వచ్చినా ఆ దోస పెనం మీదే నేను దోసలు వేస్తున్నాను నాకు అది బాగా నచ్చింది నేను చాలా సంతోషిస్తున్నాను ఆ దోస పేనము కోసం